స్నేహితులతో సినిమా చూడ్డం అనేది చాలా ఎంజాయ్ చేసి చేయ దగ్గ విషయం అది ఎందుకంటే అందరం కలిసి ఒక చోట ఉండి మన సంతోషంగా సినిమా చూస్తూ ఉంటే ఆనందమే వేరు ఉంటుంది అందుకే మా ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు నేను ఏం చేసేదంటే వాళ్ళ వచ్చే టైమింగ్కి మళ్ళీ స్క్రీన్ టైమింగ్కి చూసుకునేది షోస్ ఏమో మార్నింగో ఈవినింగో మళ్ళీ మ్యాట్నీ సాయంత్రం ఉండేది కదా అయితే స్క్రీన్ టైమింగ్ వచ్చేసేమో సిక్స్ థర్టీ అవుతుంది మన వాళ్లేమో ఫోర్కి బయలుదేరుతాం అన్నారు కరెక్ట్ వాళ్ళు వచ్చే టైం ఒక గంట గంటన్నర్ర బడుద్ది ఒక హాఫ్ యాన్ అవర్ ముందే మనం అక్కడ ఉండాలి కదా అని చెప్పేసి మేమే ఏం చేశాను ప్రతి ఒక్కరు మన మా ఫ్రెండ్స్ మళ్ళీ నలుగురు నాలుగు వైపుల నుంచి వస్తున్నారు అందుకే నేను ఏం చేశాను ముందే వాళ్లకి కాన్ఫరెన్స్ తీసుకున్నాను ఫోన్లో తీసుకొని వాళ్ళతో మాట్లాడం జరిగింది రే ఏ టైంకి వస్తార ను అని చెప్పి అందరం ఒక టైం ఫిక్స్ అయ్యా సిక్స్ థర్టీ షోకి వెెళ్దాం అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయినా అయితే ఏమైందంటే వాళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి నేను ఒక అరగంట ముందు వరకు మన ముందులో వరకు మనం అందరం కలిసి థియేటర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఒక ప్లేస్ పిక్ చేశాను నేను పిక్ చేసిన తర్వాత ఎస్ అందరిని అడిగాము ఈ టైం వరకు ఇక్కడికి రాత్రని కరెక్ట్ వాళ్ళు అనుకున్నట్టే సిక్స్ వరకు అందరూ థియేటర్ కా వచ్చిన్నారు నేను ముందుగానే ఏం చేశానంటే టికెట్లను బుక్ చేశాను ఆన్లైన్లో ఎందుకంటే లైన్ కట్టి క్యూ కట్టి వెళ్ళేలోపు అక్కడ షో అయిపోతుంది అందుకే నేను ముందే టికెట్ల అన్నీ బుక్ చేసి రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను మా ఊర్లు వచ్చిన తర్వాత ఏం చేసానంటే హాఫ్ యాన్ అవర్ గట్ట ముందే వచ్చారు కదా మేము వెళ్లి థియేటర్ మొత్తం చూసి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అటు ఇటు తిరిగి సో ఇంకో టెన్ మినిట్స్లో పడుద్దనంగా అప్పుడు థియేటర్లోకి వెళ్లిపోయాం బాగా కూర్చున్నాం